హలో

అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి అండి మీకే పర్టిక్యులర్గా ఈ వెజిటేబులే కావాలని ఏమైనా ఉందా ఉంటుంది అండి మేబీ ఎ ఎంత క్వాంటిటీలో కావాలన్నా కూడా ఉంటుంది సరే అండి మాదీ గుంటూరులో బెంజ్ సర్కిల్ దగ్గరలోనే అండి హోమ్ డెలివరీ ఉందండి మీకు ఎంత క్వాంటిటీ కావాలి మీరు క్వాంటిటీ చెప్తే మేము ప్రైస్ కూడా చెప్పగలము డెలివరీ అయితే మీరు క్వాంటిటీని బట్టి మేము ఫ్రీ డెలివరీ ఇవ్వాలా ఉచితంగా డెలివరీ చేయాలా అనేది డిసైడ్ అవుతాము మీ క్వాంటిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది ఓకే అండి అలాగే అండి క్వాంటిటీ ఎక్కువ ఉందంటే మేము ఫ్రీగా డెలివరీ చేస్తాము అలాగే అండి అలాగే సరే అండి